చిత్తూరు జిల్లాలో యువతకు విద్య ఉద్యోగ నాయకత్వానికి సంబంధించిన ప్రధాన సమస్యలు అవకాశాల గురించి మనము తెలుసుకుందాం యువత అభివృద్ధి నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాకత నైపుణ్యం పెంపొందించడానికి కార్యక కార్యక్రమాలు యూత్ క్లబ్లు బెదిరింపులు వాటి గురించి మనము ఇప్పుడు వివరనగా తెలుసుకుందాం మన చిత్తూరు జిల్లాలో యువతకు చాలా విద్య బోధనలు కల్పిస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ కాగానే ప్రైవేటు విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నారు మన చిత్తూరు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ అండి మన ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలు వాళ్ళకి విద్యార్థులకు వాలా కళాశాలలోనే విద్యా బోధన చేసి వాళ్ళ కళాశాల తరపున విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి మనకు ఉద్యోగ అవకాశ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఏమిటంటే ఇక్కడున్న కొంతమంది యువకులు యువకులు ఈ విద్యా బోధనపై కృషి చేయించట్లేదు అది ఫస్ట్ ఇక్కడ సమస్య ఇలాంటి సమస్యలు ఉండకుండా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి విద్య బోధన పట్ల కృషి చూపించి పట్టుదలతో చదివితే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తుంది మీరు లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడతారని అనుకుంటున్నాను ఇది నా విన్నపం దయచేసి అందరూ యూత్ అంటే యువకులు యువకులు యువతలు యువతకు మరి ఎన్నో తెలియపరచాలనుకుంటున్నాను మీరు బాగా చదువుకొని విద్యాబోధన కల్పించే దానిపై కృషి చేసి ఎంతో నై ద్యం సంపాదించి మీకు మంచి అవకాలు అవకాశాలు కలిపి కల కలుగుతుందని మనస్పూర్తిగా భావిస్తున్నా ఇది నా విన్నపముగా అనుకోని నా రిక్వెస్ట్ అనుకోని అందరూ విద్య పట్ల కృషి చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు